మా ఊర్లోని అంత్యక్రియలు గురించి చెప్పాలి అన్నట్లయితే ఒకొక్కరు ఒకొక్క రకంగా చేస్తారు అది ఎలా అన్నట్లయితే బలవంతంగా పెద్దవాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళని కట్టెలు పేర్చి కాలుస్తారు అలాగనే చిన్నవాళ్ళు అన్నట్లయితే మట్టిలో పూడ్చి పెడతారు ఒకొక్కరు ఒక్కోలాగా చేస్తారు ముఖ్యంగా మనం హిందూ మతంలో చూసుకున్నట్లయితే కట్టెలతో కాలుస్తారు లేదా మట్టిలో పూడ్చి పెడతారు అలాగనే పూలతో మరియు ముస్లిమ్స్ మతాచార ప్రకారం తీసుకున్నట్లయితే వాళ్ళు మల్లెపూలతో చుట్టి అలాగనే పెడతారు మరియు క్రిస్టియన్స్ మతంలో క్రైస్తవుల మతంలో తీసుకున్నట్లయితే వాళ్ళు సిలువతో పాటి పూడుస్త మట్టిలో పూడ్చి పెడతారు ఇలా ఒక్కొక్కరు ఒకొక్క రకాల అంత్యక్రియలు అంత్యక్రియలును ఆచారాలు పాటిస్తారు ఇంకా మనం చాలా మంది చాలా రకాలుగా చాలా ఆచారాలను పాటిస్తారు ఇవి చాలా ముఖ్యమైన ఆచారాలుగా నేను చెపుతున్నాను ఎలాగా అన్నట్లయితే ప్రతీ ఒక్కరికి ఒకొక్క ఆచారం సాంస్కృతి సంస్కృతి సంప్రదాయాలు అనేవి చాలా ఉంటుంది ఒకొక్కరు ఒకొక్క విధంగా ఈ ఆచారాన్ని పాటిస్తారు అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ స్నానం చేయాలి అలాగనే అంత క్రియలు జరిగే జరిగే ఇంటిలో శోకసంద్రంతో మునిగి ఉన్న సమయంలో వాళ్ళు ఎలాంటి మంటను వెలిగించరాదని కొంతమంది చాలా ఆచారాలను పాటిస్తారు